మా ఇంటి సమీపంలో అనేక ఆర్ట్ సామాగ్రి దుకాణాలు ఉన్నాయి అవి చిన్న స్థానిక దుకాణాలు నుండి పెద్ద షాపింగ్ మాల్లోని ప్రత్యేక దుకాణాల వరకు ఉంటాయి నేను నిత్యం కొనుగోలు చేసే స్టేషనరీ వస్తువులలో ఏంటంటే పెన్సిల్సు మార్కర్లు పెన్నులు అలాగే కాగితం స్కెచ్బుక్కులు నోట్బుక్కులు టేపు స్టిక్కర్లు ఆఫీస్ సామాగ్రీ వంటి ఫైళ్ళు కాలి కాల్కులేటర్లు అలాగే ఇతర చాలా రకాల రాత సాధనాలు ఆ రచన సామాగ్రీ అటాచ్ మెంట్లు ఇతర సాధనాలు నేను కొనుగోలు చేస్తాను నాకు ఆర్ట్స్ క్రాఫ్ట్లో ఎక్కువ ఆసక్తి ఉంది నాకు ఇష్టమైన ఆర్ట్స్ క్రాఫ్ట్ మటీరియల్సు ఏంటంటే పెయింట్ బ్రష్లు ఇతర రకాల పెయింట్ సామాగ్రీ అలాగే పాస్టెన్స్ తెలుసు కలర్ పెన్సిల్సు కవర్ పేపరు కత్తులు క్రియేటివ్ ప్లాస్టిక్ క్రియేటివ్ కర్టెన్ అలాగే చాలా రకాల క్రియేటివ్ మటీరియల్సు కటౌట్ సామాగ్రీ డ్రాయింగ్ సామగ్రీ అలాగే పెయింటింగ్ సామగ్రులు నాకు వాటి మీద చెక్ ఎక్కువ ఆసక్తి నేను ఈ మటిరియల్లను ఉపయోగించి వివిధ రకాల ఆర్ట్ పనులు మరియు క్రాఫ్ట్లను సృష్టించడానికి ఇష్టపడతాను నేను నేర్చుకోవడానికి మరియు నొక్కి చెప్పడానికి ఇష్టపడే కొన్ని ప్రత్యేక ఆర్ట్ క్రాఫ్ట్స్ టెక్నిక్లు ఏంటంటే పెయింటింగ్లో నేను న్యాచురల్ సీన్లు ఫిగర్ పెయింటింగ్లు మరియు అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్లను సృష్టించడానికి ఇష్టపడతాను నేను పక్షులు జంతువులు మరియు మానవుల చిత్రాలను సృష్టించడానికి ఇష్టపడతాను షేర్లు డైనోసర్లు మరియు ఇతర రకాల ఆకృతులను నేను గీయడానికి ఇష్టపడతాను నేను త్రీ డి ఆర్టు ఫోటోగ్రఫీ మరియు ఇతర రకాల క్రియేటివ్ ప్రాజెక్టులను సృష్టించడానికి ఇష్టపడతాను